సార్ నమస్కారం సార్ ఏమి లేదు సార్ మీ లైబ్రరీలో బుక్కు ఒకటి నా నాలెడ్జ్ బుక్ ఉంది అది తీసుకు వెళ్లాలి అనుకుంటున్నాను సార్ మీరు ఏమైన పర్మిషన్ ఇస్తారా మరి ప్రాసెస్ ఏంటి సార్

సార్ ఇప్పుడు నాకు నాకు ఒక డౌటు ఏం లేదు సార్ నాది ఈ బుక్ అర్జెంటు అర్జెంటుగా తీసుకు వెళ్లాలి నాకు రేపు ఎగ్జామ్ ఉంది చదువుకోవాలి మీరు ఏమైన మ్యానేజ్ చేయగలరా తర్వాత ఇంకొటి ఏంటంటే సార్ నా ఫ్రెండ్స్ ఓకే సార్ అలా కాదు సార్ అలా కాదు సార్ ఇప్పుడు నేను చెప్పేది ఒకసారి వినండి సార్ ప్లీజ్ సార్ ఏమి లేదు సార్ ఇప్పుడు నాకు బుక్ అర్జెంటు ఒకటి నా ఫ్రెండ్స్ ఐడెంటిటి కార్డ్ తీసుకు వచ్చి ఐడీ కార్డ్ తీసుకు వచ్చి నేను తీసుకు వెళ్తాను అది ఏమన్న ఓకేనా సార్ ఓకే సార్ వస్తారు సార్ దాంట్లో ఏముంది

ఓకే సార్ ధన్యవాదములు సార్